హలో సార్ అది ఆయుర్వేదిక్ హాస్పిటలా సార్

సార్ నాకు మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి అరికాళ్ళు మంటగా ఉన్నాయి మీ దగ్గర ఏదైనా దొరకునా వైద్యం చెప్పండి

మోకాళ్ళ కాడ నొప్పి కొంచెం అరికాళ్ళలో మంటలుగా ఉన్నాయి సార్ నడవలేకపోతున్నాము నొప్పి వల్ల బాగా ఇబ్బందిగా ఉన్నది మీరు చెప్పినారు అంటే వచ్చి ఒక సారి మీకు చుపిస్తాము ఆయుర్వేదిక్ మందు

అవునండి ఆయుర్వేదిక్ మందు తిన్న తరువాత ఏమైనా పత్యం ఉండాలా

సరే సరే సార్ ఐతే మమ్మల్ని అడ్రస్ కొంచెం చెప్పావు అంటే వస్తాము వచ్చి తీసుకుంటాము అవును సారు ఏం ఇబ్బందేం ఉండదు కదా అందుకని అందుకని మా ఊర్లో కొంతమంది తీసుకొచ్చి మింగుతున్నారు అందువల్ల నేను మీకు ఫోన్ చేసినా సార్ కావాలని

థ్యాంక్స్ చెప్పిన అండి